స్కూళ్ళల్లో ఉండే ఇబ్బందులు ఏంటివంటే ప్రత్యేకించి టాయిలెట్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతుండ్రు పిల్లలు ఒకటి ఏంటిదంటే ఇంకా వాటర్ వాటర్ వల్ల వాళ్ళకు చాలా ఇబ్బంది అయ్యి తాగే వాటర్ కానీ ఇంకా బయట యూస్ చేసుకునే వాటర్ వల్ల కానీ చాలా ఇబ్బంది అవుతుంది